హలో నమస్తే మేడం మేము యాక్చువల్గా టీ షాప్ విత్ స్నాక్స్ పెట్టుకొని ఉన్నాం మేడం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని మీ దగ్గరకి వచ్చినాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మా దగ్గర మీకు కావాల్సిన టీ విత్ స్నాక్స్ మీకు ఇష్టమైన స్నాక్స్ ఏవి కావాలన్నా మేము చేసి తీసుకొని వస్తాం అల్లం టీ దొరుకుతుంది మసాలా టీ దొరుకుతుంది నార్మల్ టీ దొరుకుతుంది స్పెషల్ స్నాక్సా మేడం టీ నా మేడం అల్లం టీ ఎక్కువ సేల్ అవుతుంది మేడం అదే మా దాంట్లో మా దాంట్లో స్పెషల్ సరే మేడం అవైలబుల్గా ఉంది మేడం మీకు కావాలంటే మేము రెడీ చేసి కూడా తీసుకొని వస్తాం ఓకే మేడం సమోసా ఫిఫ్టీన్ రూపీస్ మేడం టీ ట్వెల్వ్ రూపీస్ మేడం అంటే స్పెషల్ అని చెప్పినా కదా మేడం మా దగ్గర మంచి టీ అది మీకు మీరు ఎక్కువ తీసుకుంటామంటే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాం ఒక టెన్ రుపీస్ అట్లా చేసుకుంటాం మీరు ఇంట్రెస్టెడ్ ఆ మేడం మీకు కావాల్నా మేడం సరే మేడం ఏ టైంకి తీసుకోవాలనికి రావాలి మేడం డైలీ ఓకే మేడం రేపటి నుంచి ఓకేనా మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం